ఇది అమృత ఫుడెక్స్ అండి సరే నాకు కొన్ని ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటున్నాను నోట్ చేసుకోగలరా అలాగే ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ ధమ్ బిర్యాని చికెన్ సిక్స్టీ ఫైవ్ దానితోపాటు ఒక తంసప్ రెండు లీటర్లు కూల్ డ్రింక్ ఒకటి సరే నేను నా చిరునామా చెప్తాను నోట్ చేసుకోండి నాగభూషణం గారు రైస్ మిల్ వెనకాల మూడో ఇల్లు పాండురంగడు గుడి వీధి వేల్పూర్ ఇప్పుడు నేను చెప్పిన ఈ అడ్రస్కి ఆర్డర్ ఎంతసేపట్లో వస్తుంది అరగంట పడుతుందా కొంచెం త్వరగా వచ్చేలా చేయగలరా ఎందుకంటే నేను ఒక పావుగంటలో బయటకు వెళ్ళాలి